అదే అన్న కొంచెం పెళ్ళి ఉంది సూట్ కుట్టాలి కుడతరా టెన్కి అట్లా కావాలి

అవుతుంది మూడు మూడు మూడు ఎంత అన్న ఒకటి మొత్తం మొత్తం మొత్తం మొత్తం కావాలన్న చూడండన్నా ఐదు వేలు అంటే

మంచి కొంచెం క్వాలిటీ బట్ట తీసుకో అన్న అదే క్వాలిటీది కావాలి మంచిది మొత్తం కుడితే ఎంత మొత్తం కుట్టడానికి కూడాన ఇంకొక రేట్ చెప్పండన్నా మూడు కుడుతు రెండున్నరై ప్యాంట్ కూడా ఓకే చూడు అన్నా అన్న మంచిది అయితే మంచిదే కావాలి అన్న

అవునా మంచిదే చూడన్న ఒక రేట్ చెప్పండి సరే సరే మంచి కోట్ కుట్టండన్నా సరేనా రేపు వస్తాం అన్న కొలతలకి